ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళలు మరియు చేనేత పనులు హస్తకళలు పెయింటింగ్ మరియు చేనేత వస్త్రాలు యొక్క విశిష్టమైన శ్రేణిని కలిగి ఉంటాయి చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ చేతిలో చేతితో నేసిన బట్టలు యొక్క పురాతన సంస్థ సున్నితమైన మరియు విలక్షణమైన డిజైన్లను కలిగి ఉన్న అత్యంత ప్రత్యేకమైన చీరలు మరియు దుస్తులు డ్రెస్ మెటీరియల్లు ఉత్పత్తి చేస్తుంది అలాగే హస్తకళలు ఎల్లప్పుడూ భారతీయ కళ మరియు చేనేత పనుల యొక్క విశేష విశేషమైన లక్షణము ఆశ్చర్యపరిచే హస్తకళలను అందించే మరో గొప్ప ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఇప్పటికీ ఈ అసాధారణమైన హస్తకళలను నైపుణ్యంతో తయారుచేస్తారు నీడిల్ క్రాఫ్ట్ లేదా బ్రాంజ్ కా స్ట్రింగ్స్ మెటల్ క్రాఫ్ట్ లేదా స్టోన్ క్రాఫ్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ మీ జీవన శైలిలో భాగమయ్యే అనేక రకాల హస్తకళలను కలిగి ఉన్నది అలాగే పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ కళలు మరియు చేతి పనులు యొక్క గొప్ప సాంస్కృతిని కలిగి ఉంది ఇది దాని చిత్రాలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ మనోహరమైన కళారూప ఆంధ్రప్రదేశ్లోని పురాతన సాంప్రదాయము ఈ పెయింటింగులు నైపుణ్యం కలిగి కళాకారుల అద్భుతమైన పనితీరును మరియు నైపుణ్యంను కలిగి ఉంది పెయింటింగ్ యొక్క సాంప్రదాయ కళ కాన్వాస్పై సహజ రంగులో ఉపయోగిస్తారు అలాగే వివిధ రకాలైన సాంప్రదాయాలు మరియు కూచిపూడి కర్ణాటక సంగీతము వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడడంలో ఇవి ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి